నాకు ఆసక్తికరంగా ఉన్న కొన్ని తెలుగు పదాలు మరియు పదబంధాలు ఇక్కడ ఉన్నాయి అంబరీష ఒక పురాణ రాజు అతను అందం మరియు ధనవంతుడిగా పేరుగాంచాడు అనంత అంతము లేనిది లేదా అంతం లేనిది మేఘవర్ణ మేఘం యొక్క రంగు ఇది నీలం పద్మ ఒక నీటి పువ్వు ఇది సౌందర్యం మరియు పవిత్రత యొక్క చిహ్నం సౌందర్యం అందం శాంతి శాంతి మరియు ప్రశాంతత యోగ ఒక భారతీయ ఆధ్యాత్మిక మరియు శారీరక అభ్యాసం జ్ఞానం జ్ఞానం లేదా అవగాహన సమర్థవంతమైనది శక్తివంతమైనది లేదా సత్యవంతమైనది సుఖం సుఖం లేదా సంతోషం ఈ పదాలు మరియు పదబంధాలు తెలుగు భాష యొక్క శోభ మరియు సౌందర్యానికి మంచి ఉదాహరణలు అవి భాష యొక్క సృజనాత్మకత మరియు సంస్కృతి యొక్క లోతైన అర్ధాన్ని కూడా ప్రతిభింభిస్తాయి